మీరు డాక్టర్ గారేనండి నా పేరు శివకుమారండి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు థైరాయిడ్ ఉంది బీ పీ ఉంది గ్యాస్ ట్రబుల్ ఉంది మోకాలి నొప్పులు వచ్చాయండి కొత్తగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాము మీరు ఏ టైమ్లో ఉంటారు ఏమిటి అని చెప్పి

ఫార్టీ పవర్ వేసుకుంటానండి టాబ్లెటు

నాకు మోకాళ్ళ నొప్పులు కొత్తగా వచ్చాయండి పదిహేను రోజులు అయింది వేసుకుంటున్నానండి నాగరత్నం దగ్గరికి వెళ్ళాను టాబ్లెట్లు అవి ఇవి రాసి ఇచ్చారు నాలుగు రకాలు ఇచ్చారండి ఉదయం రాత్రికి వేసుకోమన్నారు ఒక ఆయిట్మెంట్ ఇచ్చారు కాలికి ఒక పట్టీ ఇచ్చారు సరేనండి సరే సరేనండి